మా తోటలో నాటడానికి మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం అంటే అండీ మాక్సిమం కొన్ని మొక్కలు అయితే ఇక్కడే మాకు దొరుకుతాయండి మా పొలంలోనే మాకు దొరుకుతాయి కొన్ని మేము నర్సరీ నుంచి తెచ్చుకుంటామండీ ఎందుకంటే నర్సరీ నుంచి తెచ్చుకొని మేము పూల మొక్కలు ఇటువంటివన్నీ తెచ్చుకుంటాము హైబ్రిడ్ ఐటమ్స్ మాకు ఏమి కావాలన్నా మేము నర్సరీ నుంచే తెచ్చుకుంటామండి ఇంకా పుదీనా కొత్తిమీర ఇలా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కదండీ తోటకూర ఇవన్నీ వేసుకోవడానికి అయితే మేమే మా దగ్గర విత్తనాలు మేము యూస్ చేస్తామండి పెసర పంటకు అయితే మేమే విత్తనాలు తయారు చేసుకుంటాం ఎందుకంటే విత్తనాలు చేసిన తర్వాత ఆవే మొక్కలు వచ్చి వాటిఅంతటా అవే చక్కగా పెరుగుతాయి కాబట్టి మేము విత్తనాలు తయారు చేసుకుంటాము విత్తనాలు అయితే మేము తయారు చేసుకుంటాము అలాగా కనకాంబరము కటా వాడంబరాలు కటా కావాలంటే మాకు మేమే అవి వచ్చినప్పుడు ఆ విత్తనాలు తీసే జాగ్రత్త చేసుకుని మళ్లీ వర్షాకాలం వచ్చినప్పుడు అవి అన్నీ చల్లినప్పుడు అవి మళ్ళీ మొక్కలు వస్తాయి అలా పూలు కట కాస్తాయి అండి మాక్సిమం అయితే మేమైతే నర్సరీ నుంచి అయితే మేము చెట్లు మేము తెచ్చుకుంటాం అండీ తెచ్చుకుని కొన్ని అయితే హైబ్రిడి అని అంటారు కదా మాక్సిమం దేశవాళికి ఉన్నంత టేస్ట్ హైబ్రిడ్ ఉండదని నేను అనుకుంటున్నాను మేము మా పొలంలో పండినవే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చిన్న గార్డెన్ లాంటివి ఉంటే ఆ గార్డెన్లో నుంచి తీసి ఒక్కొక్క ప్లేస్లో మేము నాటుతామండి అలాగే చాలా బాగుంటాయి ఆ విషయంలో అయితే మా తోటలోని మొక్కలు చాలా బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి చనిపోవడం కట అయితే జరగదు ఇంకా ఆ ఫ్లవర్స్ కట కావాలి అంటే విరజాజులు సన్నజాజులు ఫ్లవర్స్ ఇవన్నీ మేము నర్సరీ నుంచి మేము తెచ్చుకుంటామండీ